యువతలో నిరుద్యోగుల గురించి నా అభిప్రాయం ఏమిటి అంటే ఇప్పుడు తండ్రిది సింగం జాబు అయి ఉన్నప్పుడు కొడుకు చన్ చదువుకోకపోయినా గానీ తండ్రి ఉద్యోగం వస్తుంది వారసత్వం పరంగా అట్లానే తరతరాలు వాళ్ళ కొడుకులు వాళ్ళ వాళ్ళ కొడుకులదే జరుగుతుంది నిరుద్యోగులన్నారు జాబులు లేక అట్లనే మిగిలిపోతున్నారు సింగరేణి అనే కంపెనీని ప్రైవేట్ చేయాలి ప్రభుత్వం చేసినప్పుడు ఏం జరుగుతుందంటే నిరుద్యోగులు ఉన్నవాళ్ళు సంఖ్య చాలా ఉంది అలా నిరుద్యోగులు ఉండకూడదంటే ఏం చేయాలంటే గవర్నమెంట్ కఠిన చర్య తీసుకోవాలి ప్రైవేట్ సింగరేణి చేసేయాలి సింగరేణిని ప్రైవేట్ చేసేయాలి చేసిన తర్వాత వారసత్వం అన్నది రద్దు చేయాలి చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే ఇలా స్కిల్ మెరిట్తోనన్నది జాబు వస్తుంది ఈ తరతరత తరతరాలు వారసత్వం వాళ్ళగ్ వాళ్ళకే వస్తుంది నిరుద్యోగులన్నోళ్ళు అట్లానే మిగిలిపోతున్నారు అలా జరగకూడదు అం జరగకూడదు అంటే ప్రభుత్వం కఠిన చర్య తీసుకోవాలి ను నిరుద్యోగుల సంఖ్య తగ్గించాలి ప్రభుత్వం అలా ఏం జరుగుతుందంటే అంటే మన రాష్ట్రమన్నది మెరుగుపడుతుంది నిరుద్యోగులన్నవాళ్ళు లేకుండా ఉంటారు సింగరేణి మాత్రం ప్రైవేట్ చేయాలి

చదువుకునే వాళ్ళకి అది చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే మన దేశంలో చాలా ఎక్కువ నిరుద్యోగులన్న వా సంఖ్య ఉంది అలా ఉండకూడదు అంటే డిస్టిక్ డిస్టిక్ వల్ల ఒక స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్ట్యూట్ గానీ సెంటర్ గానీ అన్నది శాంక్షన్ చేయాలి గవర్నమెంట్ అప్పుడు మన దేశంలో నిరుద్యోగుల సంఖ్య కొంచమైనా తగ్గుతుంది వాళ్ళక్కూడా పని అన్నది ఉంటుంది ఈ గవర్నమెంట్ స్కూల్స్ కుడా డెవలప్ చెయ్యాలి